శ్రద్ధ కూసి పట్టుదల ఓపిక సమయపాలన క్రమశిక్షణ బద్దక బద్దకత్వం బద్దకత్వం తొలగించుకోవడము నమ్మకము చాలా రకాలు నేర్చుకున్నాను నేను ఆర్మీ ట్రైనింగ్ చేసి ప్రాక్టీస్ అయినేటప్పుడు ఆర్మీ జాబ్కి ఉదయం ఐదుగంటలకు లేచేవాన్నిఐదుగంటలకు లేచి రన్నింగ్ రన్నింగ్ చేసే వాళ్ళు రన్నింగ్ చేసిన తర్వాత ఆర్మీ ఎక్సర్సైజ్లు చేశాను చేసిన తర్వాత అటు నుంచి వచ్చి కొంచెము సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బెరిసిగ్గు టైం టేబుల్ వేసుకుని చదివేవాళ్ళం చదివిన తర్వాత కొద్దిసేపటికి అలా రెస్ట్ తీసుకొని మరి పొలం పనులు చేసేవాళ్ళం పొలం పనులలో చాలా రకాలు చేసేవాళ్ళం చాలా ఓర్పుగా కష్టపడ్డాను అలా కష్టపడ్డ తర్వాత నేను మొదటిసారి రన్నింగ్లో ఫెయిల్ అయ్యాను ఆ ఫెయిల్ అయిన తర్వాత నేను నా మీద నాకు నమ్మకం కోల్పోకుండా మళ్ళీ ప్రయత్నిస్తే విజయం వస్తుందని నే నా మీద నాకు నమ్మకం కలిగి మళ్ళీ ప్రయత్ ప్రయత్నం చేశాను మళ్ళీ అపుడు రన్నింగ్ చేశాను చదివాను అలగా ఉద్యోగం సంపాదించాను అలాగే ముఖ్యమైన లక్షణం ధైర్యం ఉండాలి అలాగే మన మీద మనకు నమ్మకం ఉండాలి ఫ్రెండ్స్ని కాని స్నేహితుల్ని కానీ గుడ్డిగా నమ్మకూడదు నా ఫ్రెండ్కి నేను ఐదువందల రూపాయలు ఇచ్చినపుడు మరి ఇస్తానని మోసం చేశాడు ఇతరులను నమ్మకూడదు అప్పటి నుంచి నాకు ఇతరులను నమ్మకూడదని తెలిసింది అలాగే ఒకసారి రన్నింగ్లో ఫెయిల్ అయినప్పుడు ఆ ఎటువంటి నమ్మకం కోల్పోకుండా ధైర్యంగా ఉద్యోగం సాధించాను అలాగే నేను ఎంబిబిఎస్ చదవాలని అనుకున్నాను అనుకున్న తర్వాత అటువంటి రోజుకి ఇరవై గంటలు చదివి సమయపాలన పెట్టుకొని ఇంగ్లీష్ ఒకరోజు తెలుగు అంటూ చాలా రకాలుగా గుణపాఠం నేర్చ్ నేర్చుకున్నాను అలాగే ఒక పని కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక సంతకం కోసం చాలా గంటలు వెయిట్ చేసిన అక్కడ ఓర్పుతో ఉన్నాను అలాగే ఇతరు ఇతరులపై వృద్ధుల పట్ల తల్లిదండ్రుల పట్ల ప్రేమతో ఉన్నాను ప్రేమ జాలి దయ గుణాలు ఇవి కూడా చాలా రకాలుగా నేర్చుకున్నాను